మనం పిల్లలికి సరైన సమయంలో టీకాలు అనేవి వెయాలి అది అతి ముఖ్యమైనది పిల్లలకి మనము ఐదు నెలలలోపు లేదా ఆరు నెలలలోపు టీకాలు అనేవి మనం ఖచ్చితంగా వెయ్యాలి ఒకవేళ మనం చిన్న పిల్లలకి చిన్నప్పుడు టీకాలు అనేవి వయ్యకపోతే వాళ్ళకి పెద్ద అయిన తరువాత వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అవి ఎముకల్లో సమస్య ఇంకా సరిగ్గా నడవలేకపోవడము ఇంకా చేతులు సరిగ్గా లేవకపోవడము ఇంకా సరిగ్గా వినబడకపోవడము వాళ్ళు ఎంత పెద్ద ఏజ్ అయినా కూడా వాళ్ళు చిన్న పిల్లలలాగా కనిపించడము ఇలాంటి సమస్యలు చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది అందువల్ల మనము చిన్నప్పుడే పిల్లలకి టీకాలు అనేవి ఖచ్చితంగా వెయ్యించాలి టీకాలు అనేటికి వేయిస్తే మన పిల్లలు దృఢంగా మరియు శక్తివంతంగా ఉంటారు అందువల్ల టీకాలు అనేవి వేయించాలి టీకాలు అనేవి వేయించకపోతే వాళ్ళు వాళ్ళ భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకోసం మన పిల్లల కోసం మనం జాగ్రత్తపడి ముందస్తున్న టీకాలు అనేవి వేయించాలి